అన్న మాకు గణేష్ చతుర్ధికి కుర్తాస్ కావాలి మీ దగ్గర ఏ టైపులో ఉన్నాయో ఒకసారి చెప్తారా నాకు లినిన్ క్లాత్లో ప్రింటెడ్లో కావాలి లేదు లేదు మాకు లినిన్ క్లాత్లో ప్రింటెడ్ కావాలి

అవునా అంటే మాకు ఈ ఫార్మేట్లో ఒక ఫార్టీ ఫైవ్ కుర్తాస్ ఫార్టీ ఫైవ్ కుర్తాస్ కావాలి

మేము షాప్కి మేము షాప్ దగ్గరికి వస్తాము వచ్చి తీసుకుంటాము అదే ఇప్పుడు బిల్లు ఎంత అవుతుందో ఒకసారి చెప్తారా అండి అన్న ఇప్పుడు నాలుగువేల అయిదు వందలు అంటే కొంచం ఎక్కువ అవుతుంది కదా ఒకసారి కుర్తా పిక్ పెడతారా మాకు వాట్సాప్లో ఒకసారి నాకు పంప్ ఒకసారి ఒకసారి నాకు వాట్సాప్లో సెండ్ చేయరా

అవునవును రైట్ రైట్ చమ్కీ కుర్తా అవునా మీ దగ్గర చమ్కీ కుర్తాస్ కూడా అవైలబుల్లో ఉన్నాయా డీజే టిల్లు టైప్ అవునా అయితే ఇప్పుడు ఈ అవునా ఇప్పుడు మాకు అవి ఫార్టీ ఫైవ్ ఆ కుర్తాస్ కావాలి లెనిన్లో ప్రింటెడ్ మిగితావి చమ్కీ కుర్తాస్ ఒక టెన్ కావాలి ఓకే పంపండి మేము చూస్తాము అంటే రేటు కొంచెంఎక్కువ రేటు కొంచం మీరు ఎక్కువ చెప్తున్నారు కదా మీరు ఇప్పుడు మీకు రెగ్యులర్ కస్టమర్స్ కదా నాలుగువేల రెండువందల అదే లేదన్న మీ మాట కాదు నా మాట కాదు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కు ఇస్తారా లేదన్న మేము కూడా మేము కూడా ఎప్పుడన మీ దగ్గరకి రెగ్యులర్గా విజిట్ చేస్తాం కదా చూడండి కదా అవునా సరే ఇస్తాం కానీ మీ దగ్గర క్యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి క్యాప్స్ ఉన్నాయా మాకు టోపీలు లేటెస్ట్ మోడల్ టోపీ కావాలి అవునవును చూశాం అదే కావాలి ఓకే ఓకే మాకు అంత మాకు హోమ్ డెలివరీ ఇవ్వండి మేము అక్కడికి వచ్చేటట్టు లేదు మాకు హోమ్ డెలివరీ ఇవ్వండి ఓకే అన్న థ్యాంక్ యూ